నమస్తే సార్ నేను ఒక ట్యాక్సీ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ దగ్గర్లో ఏదైనా ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయా ఓ అవునా అయితే చాలా మంచిది సరే గానీ ఇక్కడ నుండి రాజమండ్రి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుంది అవునా అంత ఖర్చవుతుందా అయ్యో సరే సార్ అయితే నాకొక ఆటో కావాలి సార్ ఇక్కడ దగ్గర్లో ఏదైనా ఆటో స్ట్యాండ్ ఉందా అయితే నాకు ఒక ఆటో కావాలి సార్ నేను నా కుటుంబ సభ్యులు కలిసి బయటికెళ్ళాలనుకుంటున్నాము అందుకే మాకు ఒక ఆటో బుక్ చేయరా సరే సార్ మేము ఇప్పుడు వెళ్ళి సాయంత్రం కలిసి వస్తాము కొంచెం తక్కువలోనే ఆటో బుక్ చేయగలరా